పాటలంటే నాకు చాలా ఇష్టము చదుకునేటప్పుడు స్కూల్లో పాటల పోటీలు అవిపెడితే నేను బాగా పాడేదాన్ని ఫస్ట్ సెకండు వచ్చేదాన్ని ఆటలు పాడడానికి ఎంతో ఉత్సాహంగా ఉండే దాన్ని అందరికంటే ముందు నేనే పాటలు పాడే దాన్ని ఇంట్లో కూడా వంట చేస్తూ పాటలు పాడుకుంటాను తీరిక దొరికినప్పుడల్లా ఏదో ఒక పాట పాడుతూ కూర్చుంటాను పాటలంటే నాకు అంత ఇష్టం సాధన అంటే ఏముంది మామూలే గోరు వెచ్చని నీళ్ళు తాగడం ఎక్కువ మాట్లాడకుండా ఉండడం నాకు స్వతహాగా నేను ఎక్కువ మాట్లాడను మాములుగా సింపుల్గా ఏది ఒకటి రెండు మాటలు పెద్దగా ఎవరితో కూడా అంత ఎక్కువ మాట్లాడను అందుకే నా గొంతు చాలా బాగుంటుంది అందరూ సుశీల లాగ పాడుతున్నావ్ సుశీల లాగ పాడుతున్నావు అంటారు అది ఇప్పుడు పాటలు ఇప్పుడి వరకు కూడా నాకు పాటలంటే ఇష్టమే నేను ఏజ్డ్ అయినా పాటలలా పాడుకుంటూ ఉంటాను నాకు ఖాళీ దొరికినప్పుడు మనసు ఆనందంగా ఉన్నప్పుడల్లా ఆలా ఏదో ఒక పాట కూని రాగం తీసుకుంటాను నాకు పాట నాకు పాటలంటే అంత ఇష్టం పాటలలాగా నిజంగా అలా పాడుకుంటానే ఉంటాను నాకు వీలు చిక్ వీలు దొరికినప్పుడల్లా పాటలు పాడుకుంటానే ఉంటాను మా పిల్లలక్కూడా పాటలు నేర్పుతాను ఇలాగ పాడండి అలాగే పాడండి అలా నేర్పుతాను మా మనమళ్ళ నెత్తుకోని కూడా నేను పాటలు పాడతాను వాళ్ళకి పాటలతోనే నిద్రపుచ్చుతాను అంతిష్టం పాటంటే